కొత్త వంట చేయడం మనకి చాలా ఇష్టం ఉంటది ఏమైనా కొత్త వంట వస్తే దాన్ని ఎలా చేయాలని మనం అనుకుంటారు అది టీవీ షోలో చూపిస్తారు యూట్యూబ్లో చూపిస్తారు మనం కొత్త కొత్తయి రెసిపీలు వస్తాయి కొత్త వంట వస్తుంది మనకి చూడడం బిర్యాని లేకుంటే వేరే పాయసం చికెన్ మటన్ కొత్త కొత్త దీంట్లో వస్తాయి మనకు ఏది ఇష్టమో ఆ రెసి మనము పెన్లో నోట్ బుక్లో రాసుకుంటాం దాన్ని ఏ రెసిపీ ఇష్టమో చూసి మంచిగా రాసుకుంటాము ఎందుకంటే మనకి రోజు వంట చేసి చేసి అది బోర్ అవుతాము అందుకోసం కొత్త వంట నేర్చుకోవానికి యూట్యూబ్లో చూ చూస్తాము చూసిన తర్వాత మనకి ఏది ఈజీగా ఉంటదో మనం అది వంట చేస్తా చేస్తాం నేర్చుకుంటాం మంచిగా చూస్తాం ఆ టేస్టీ ఉంటుంది అది ఎందుకంటే మన తానా ఏది అయినా వస్తే వాళ్లకి వండి పెట్టడం నాకు చాలా ఇష్టం అందుకోసం నేను కొత్త వంటలు నేర్చుకోవడానికి యూట్యూబ్లో చూస్తా లేకుంటే టీవీ కూడా వస్తుంది అందులో కూడా ఏదైనా ఈజీ రెసిపీ వస్తుంది కదా ఆ రె రెసిపీలో నేను బుక్లో రాసుకుంటాను రాసిన తర్వాత ఇంట్లో వంటింట్లో చేస్తా మంచిగా చేసిన తర్వాత ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళకి వండి పెడతా మనకు వండి పెట్టిన తర్వాత అది ఎలా అయింది అని తెలుసుకోవడానికి మన ఇంటి వాళ్లను అడిగితే వాళ్ళు చెప్తారు చాలా ఇష్టిగా అయ్యింది అంటే మనకి ఇంకా కొత్త కొత్త వంటలు నేర్చుకోవడం చాలా ఇష్టం అవుతుంది ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్లని మనం కొత్త వంట చేసి పెట్టి ఇస్తే వాళ్ళు చాలా చాలా వాళ్ళు చాలా చాలా ఖుషిగా అయితారు అందుకోసం వాళ్ళ వాళ్లకి మనం కొత్త వంట చేసి ఇయ్యాలే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాము మనం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే నేను ఇది కొత్త వంట చేసిన ఈరోజు రేపు ఏం చేయి పోతానంటే నేర్పుతామని ఇంకా ఆలోచిస్తాము అందుకోసం రోజు టీవీలో చూసి నేను కొత్తవి కొత్తవి చూస్తాను నాకు కొత్త వంటలు అంటే చాలా ఇష్టం స్వీట్ బిర్యానీ తహరి చికెన్ అది ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై పాయసం మంచిగా ఉంటుంది అది నేర్పడం మనకి ఆ టీవీలో చూపిస్తారు మనం దాన్ని ఏమేమి చూపిస్తారో దాన్ని బట్టి మనం బుక్లో రాసుకొని మంచిగా చెయ్యొచ్చు మంచిగా చేయొద్దు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది దాన్ని చేసిన తర్వాత

బాధ్యత ఉంటుంది నేను కూడా అంతే చాలా చాలా బ్రేక్ ఫాస్ట్లో అది అండ్ అది మంచిగా చూపిస్తారు యూట్యూబ్లో దాన్నిబట్టి మనం నేర్చుకుంటే మనకే ఈజీగా అవుతుంది మనం ఎక్కడన్నా బంధువులతో అలా కూడా పోతే అక్కడ మనం ఇది నేర్చుకున్న కొత్త రెసిపీ అక్కడ కూడా చూస్తే చూస్తే లేకుంటే వాళ్ళని నేర్పిస్తే వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు దాని బట్టి కొత్తగా నేర్పిన తర్వాత ఆ రెసిపీ ఎందుకు ఇష్టం అంటే మా మేము చేసిన తర్వాత వాళ్ళని నేర్పితే వాళ్లు కూడా హ్యాపీగా ఉంటారు నేను తిన్న తరువాత నేను కూడా హ్యాపీగా ఉంటాను ఆ రెసిపీ ఎందుకు ఇష్టం అంటే చాలా చాలా రెసిపీలో మనకి బిర్యానీ చాలా ఇష్టం దాన్ని మనం ఎలా చేయాలో దానిలో కొత్తవి అవి మసాలాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి బిర్యానీ చాలా ఇష్టము దాని దానిలో ఏమైనా కొత్త మసాలాలు వేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది మన బంధువులతో మనం ఎక్కడన్నా పోతే వా అక్కడ మనం చేయవచ్చు వాళ్ళని నేర్పవచ్చు మనం మనం ఇష్టమైన ఏ ఏ వంట అయినా తయారు చే చేస్తూ వాళ్ళను కూడా నేర్పితే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమైనా కొత్త వస్తే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది చేసిన తర్వాత మనకి చాలాగా హ్యాపీగా ఉంటుంది చేయకముందు మనకి ఇది ఎలా చేయడము అని భయమేస్తుంది కానీ అప్పుడు మనం వంటింట్లో చేస్తే చేస్తే మనకి ఈజీగా అవుతుంది అది చేసిన తర్వాత అది మనం చాలా టేస్టీగా అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ఈజీనే అని మనకి తెలుస్తుంది కొత్త కొత్తగా మనం నేర్చుకోవడం అప్పుడు కొంచెం భయం అవుతుంది కానీ ఒకటి సారి చేసిన తర్వాత మనకి ఆ భయం అనేది వెళ్ళి పోతుంది మనం రెండో సెకండ్ టైం చేస్తారు కదా అప్పుడు మనకి భయం అనేది పోతుంది మనకి హ్యాపీనెస్ వస్తుంది ఇది నేను చేసిన అని ఇంకా మా మనసు వేరే డిష్ వేరే వంట కొత్త చేయాలని మనసు అంటుంది ఎందుకోసం నేను యూట్యూబ్లో టీవీలో చాలా కొత్త కొత్తవి నేరుస్తాను నేరుస్తాను అది వేరే వాళ్లకు కూడా చెప్తాను వాళ్లు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అందుకోసం మనం కొత్త కొత్తగా ఏ వంటలు వస్తే మన కుటుంబానికి అందరికీ చేసి పెట్టాలి